మా ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ వచ్చి నారాయణ స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ అండ్ ఎడిఫై స్కూల్స్ ఎక్కువగా ప్రాధాన్య ప్రాముఖ్యతలో ఉన్నాయి ఇప్పుడు ఆ స్కూళ్ళలో అయితే విద్య అనేటటువంటిది నాణ్యతతో బా చాలా బాగా ఉంది ఎడిఫై స్కూల్లో ఎడిఫై స్కూల్లో మొత్తం పిల్లలకు ఎటువంటి ఎటువంటివి కావాలి ఎలా నేర్పించాలి పిల్లలకు ఏ స్టేజ్లో ఏమి నేర్పించాలి పిల్లలకు కొట్టకుండా తిట్టకుండా పిల్లలకు వారి మార్గంలో పిల్లల మార్గంలో ఎలా నడుచుకోవాలి టీచర్స్ మెయిన్ పిల్లల మార్గంలోకి వెళ్ళి ఆ పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మనము గ్రహించి వాళ్ళ ద్వారా దాని ద్వారా మనము ఆ పిల్లల యొక్క మార్గంలో మంచి మాటలను వాళ్ళకు నేర్పడం అనేటటువంటిది ఎడిఫై స్కూల్లో జరుగుతుంది మేము మా పిల్లలకు మాత్రం అదే స్కూల్లో చేర్పించాము ఇంకా ఏమనిపిస్తుందంటే ఎడిఫై స్కూల్లో ఇంత ఉంది ఇంకా వేరే నగరాలలో అయితే ఇంకా ఎలా ఉంటుందో ఇంకా మంచి పెద్ద స్కూల్స్లో అయితే ఇంకా ఎలా బాగా చదివిస్తారో ఇంకెంత బాగా చదివిస్తారో అనేటటువంటిది మేము అనుకుంటు ఉంటాము ఈ స్కూల్లో అయితే మాకు సంతృప్తికరంగా ఉంది పిల్లలకు ఆటలు కానీ పాటలు కానీ ఆర్ట్ అండ్ కల్చర్ కానీ చదివించడం కానీ ఎగ్జామ్స్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి వాళ్ళకి శ్రద్ధ వహించడం కానీ ఒక్కొక్క పీ ఒక్కొక్క పిల్లల మీద ఒక్కొక్క అబ్బాయి మీద లేదా ఒక్కొక్క అబ్ అమ్మాయి మీద శ్రద్ధ పెట్టడం కానీ చాలా బాగా జరుగుతుంది ఆ స్కూల్లో సో మనం మేము ఆ స్కూల్లో అయితే సంతృప్తి చెందాము కానీ మా నగరాలలో అయితే అందరు అదే స్కూల్లో చేర్పించాలి అంటే చేర్పించలేరు కొంతమంది వేరే స్కూల్స్లో కూడా చేరుస్తు ఉంటారు కొంతమంది వేరే స్కూల్స్లో కూడా చేర్పిస్తు ఉంటారు మా స్కూల్లో మా ప్రాంతంలో మా పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను విద్య యొక్క నాణ్యత అనేది ఎడిఫై స్కూల్లో అయితే మా ప్రాంతంలో చాలా బాగా ఉంది ఇంకా ఇంకా పెద్ద నగరాలలో వెళితే ఇంకా బాగా చెప్తారు పిల్లలకి పిల్లలు తొందరగా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్లో చదివే చెప్పేటటువంటి సిలబస్ని మా పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లోనే చెప్తారు ఈ మన ఎడిఫై స్కూల్లో అయితే అదే ఇంకా పిల్లలకి పెద్ద అయ్యే కొద్ది పిల్లలు ఎలా క్రమశిక్షణతో మెలగాలి పెద్దల పట్ల ఎలా గౌరవించి మాట్లాడాలి నీట్నెస్ నీట్నెస్ అనేది ఎలా అలవర్చుకోవాలి అనేటటువంటిది ఎడిఫై స్కూల్లో చాలా బాగా నేర్పిస్తారు ఇంకా పెద్ద నగరాలలో అయితే ఇంకా బాగా పిల్లలు తొందరగా నేర్చుకుంటారు తొందరగా నేర్చుకుంటారు అలాగే ఇంకా బాగా వాళ్ళు క్రమశిక్షణతో కూడి ఉంటారు అనేటటువంటిది మేము అనుకుంటున్నాము పెద్ద నగరాలలో అయితే ఇంకా బాగా చెప్తారని మేము పెద్ద నగరాలలో పిల్లలను చదివించడానికి ఇష్టపడతాము ఎక్కువగా